నేను ఎక్కువగా మూతలేని గిన్నెలను వాడుతాను వాటిలోనే ఎక్కువగా వంటలను చేస్తాను ప్రెజర్ కుక్కర్లో ఎక్కువగా వాడలేదు నాకు అలవాటు కూడ లేదు నాకు మూత లేని గిన్నెలలో వండుకొని తినడం అంటే చాలా ఇష్టం మరియు చాలా రుచిగా అనిపిస్తుంది ప్రెజర్ కుక్కర్లో అయితే ఆవిరి వల్ల కలిగే రుచి తినడానికి ఇష్టపడను మూతలేని గిన్నెలో వండిన వంటలు చాలా రుచిగా ఉంటాయి